హలో స్వప్నా క్లినికా నేను రిపోర్ట్ ఇచ్చినా బ్లడ్ ఇచ్చినాను రిపోర్ట్ వచ్చిందా శ్వేతా ఓకే

అవునా ఏం మ్యాడమ్ లేదు మ్యాడమ్ అట్లంత తినేది లేదు ఓకే ఓకే మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ ఓకే మేడం ఓకే మ్యాడమ్

ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఆ ఇన్సులిన్ వచ్చి మనమే వేసుకోవచ్చామా ఎవరన్న ఏసిగలన మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ సరే ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ